అవునండి చెప్పండి ఎవరు చెప్పండి ఎందుకు కాల్ చేసారు

అవునండి ఇ ఉన్నాయి నాలుగు ఎకరాలు ఉన్నాయి చెప్పండి

మ్మ్ చెప్పండి

అదే అండి అటు సైడ్ అంతా ఉంది మాకు కొంచెం రేట్ కూడా ఎక్కువ పోతున్నాయి మీరు ఎంత ఇవ్వగలరు ఏం చెప్తే నేను దాన్ని బట్టి మాములుగా మేము కాదండి ఏకరానికి ఇంతనే చెప్తున్నాము అందరికీ వలేరు మేము ఎకరానికి ఒక లక్ష రూపాయలు చెప్తున్నామండీ

మీకు ఎలాంటి ముఖ్యంగా ఎలాంటి కూరగాయలు వేస్తున్నారండి అక్కడ వెయాలనుకుంటున్నారు మీరు

ఇష్టం అదే మాకాడైతే మాకు మీకు అనుకూలంగానే ఉంటుంది వాటర్ కూడా ఉన్నాయి పక్కనే చెరువు ఉంది మీకు ఎనీటైం ఎ ఎల్లప్పుడు కూడా మీకు వాటర్ని సప్లై ఉంటుంది ఆ సరే అండి ఇస్తామండి మీరు ఒకసారి వచ్చి దగ్గరగా వచ్చి మాట్లాడండి నా ఇల్లు ఇక్కడే నేను రాజంపేట్లోనే ఉంటున్నాము అన్నమయ జిల్లాలో మీరు ఒక రోజు టైం చూసుకుని రండి మేము దాన్ని బట్టి మాట్లాడి మీకు దాన్ని ప్రాపర్టీ ఏదైనా ఉంటె మీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండండి మీ పట్టాలు చేసి ఇస్తాను ఓకేనాండి ధన్యవాదాలు